ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలబై నాలుగు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు